వృద్ధుల పట్ల మనం చాలా గౌరవముగా ప్రవర్తించాలి ఎందుకు అంటే వారు వయసులో పెద్దవారు అలాగే ఆరోగ్య విషయంలో కూడా చిన్నవారితో సమానం వారికి ఏ అనారోగ్యం పరిస్థితి వచ్చిన మనం వృద్ధులుని అలాగే మన గ్రాండ్ పేరెంట్స్నీ అవ్వనీ తాతయ్యలనీ చాలా బాగా చూసుకోవాలి ఎందుకు అంటే వారు మనల్ని చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా చూసుకుంటారు కాబట్టి వారు పట్ల మనం చాలా శ్రద్ధ కలిగి భక్తి కలిగి ఉండాలి అలాగే చూస్తే వృద్ధుల పట్ల మనం చాలా పాలసీలు వేసుకుంటే మనకే ప్రయోజనాలు కలగవచ్చు ఎందుకు అంటే వారు ఏ సమయంలో అయినా మరణిస్తే వారి పాలసీ ద్వారా ఆ కుటుంబానికి ఎంతో ఆదరణ కలుగుతుంది ఆదరణ అంటే డబ్బు విషయంలో వారు వెనకబడి ఉన్న వారి అంత్యక్రియలకి అలాగే మిగతా చనిపోయిన తర్వాత కావలసిన ప్రతి ఒక్క కార్యక్రమాలకి వారి పాలసీ ద్వారా కలిగే అమౌంట్తోనే వారికి అన్ని చెయ్యవచ్చు అలాగే అనారోగ్యంలో ఉన్నప్పుడు కూడా మనం బ్యాంక్ వారిని రిక్వెస్ట్ చేసుకుంటే ఆ పాలసీ అమౌంట్ మొత్తం ఆ వృద్ధులకు ఇవ్వడానికి బ్యాంక్ వారు కూడా ముందుకు వస్తారు ఆలా చేయడం వల్ల మనము ఒకరి ఒకరి పైన పాలసీ వేసి సంవత్సరానికో లేదో నెలకో డబ్బులు కట్టుకుంటూ వస్తే మనకు ఆ సమయానికి కష్టం అనిపించవచ్చు కానీ మనం ఆపదలో ఉన్నప్పుడు మనలను ఆదుకునేది ఆ పాలసీ డబ్బులే అని మనం గుర్తు పెట్టుకొని వృద్ధుల పట్ల మనం పాలసీ చేయడం చాలా ఎంతో ముఖ్యమైన అవసరం